నేనేనండి మీరెవరండి ఏమవుతుందండి

వాటర్ ఏమైనా లీక్ అవుతుందాండి ఎక్కడ నుంచి లీక్ అవుతుందండి అంటే ఏసీ సైడ్ నుంచా లేకపోతే మధ్యలో నుంచి లీక్ అయిపోతుందంటారా సరేనండి ఎప్పట్నుంచి అండి అది అంటే ఎన్ని రోజుల నుంచి ఇలా అవుతుంది

కూలింగ్ రావట్లేదంటారు అస్సలు రావట్లేదా లేకపోతే లేట్గా అవుతుందండి కూలింగ్

అర్థమైందండి లోపల ఇండికేటర్లేమైనా పోయినట్టున్నాయండి

చేస్తామండి లోపల అదంతా తీసేసి గా ఏసీ అంతా క్లీన్ చేసి గాలి కొట్టి

మొత్తం ఏసీ అంతా రిపేర్కి వచ్చేసరికి ఒక ఐదు వేలు ఆరు వేలు దాకా అవుతుందండి మరి లోపల పార్ట్స్ అనేది చెప్తాను కదండి చూసి దాన్ని బట్టి మీకు చెప్తానండి అయితే అంటే మాములుగా వచ్చి రిపేర్ చేయడానికి చేసేయచ్చు రిపేర్ చేసిన వర్కర్కె రెండు వేలు ఇస్తామండి అలాగేనండి అవునండి ఒక్కసారి పిలిచారంటే మళ్ళీ మా అవసరం రాకుండా మేము పని చేయాలి తప్పా అస్తమానం మేము వచ్చి తిరుగుతున్నట్టు ఉండకూడదు కదండి

మనం ఒక్కసారి పని చేసామంటే మళ్ళీ ఇంక తిరుగుండదు మళ్ళి కంప్లైంట్లనేవి రావండి అలా ఉంటుంది మన పని తీరు అలాగేనండి నేను వచ్చేసరికి రేపు రేపు ఆఫ్టర్నూన్ నుంచి వస్తాం అండి

అలాగేనండి పొద్దున్న కుర్రాడ్ని పంపుతాను అంటే ఆడ వచ్చిన రిపేర్ని బట్టి నేను మధ్యాహ్నం వచ్చి రిపేర్ చేసేస్తానండి అలాగేనండి